ఏమ్మా రండి మీకేంకావాలి మన దగ్గర అసలు అన్నీ ఫ్రెష్గానే ఉంటయి ఈ చేపలు చూడండి మీకు చెరువు చేప అంటారు దీన్నీ ఇది పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది పులస కావాలా అమ్మా పులసయితే మరింకేం చెప్పక్కర్లెదూ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాకపోతే పులస ఎక్కువ రేటు మీకు తెలుసు కదా బయట ఎలా ఉంటుందో అయితే సరేనమ్మా పులసయితే ఇదిగో చూడండి మీకు ఒక అర కేజి చేప ఉంటుంది ఇది అయితే మీకయితే సరిపోతుంది తీసుకుంటారా ఆహా ఆహా ఆహా ఇది ఇది చూడండమ్మా ఇదిగో ఇది చూడండమ్మా పెద్దదమ్మా ఇది ఒకసారి చూడండి ఇది మీకు రెండు కేజీలు వరకు తూగుతుంది కావాలంటే ఇస్తాను మీకు చేసి ఇచ్చేస్తాను ఏ ఇ చేసిస్తాను కాకపోతే మరి రేటు ఎక్కువ అవుతుంది అసలు మీకు తెలుసు కదా ఎనిమిది వేలు పడుతుంది మరి అదేంటండి పులసంటే మరి పులసంటే చుట్టాలొచ్చి వస్తున్నారంటే పులస పెడితే మరి మీకు పేరనేది బయట చెప్పుకుంటారు వాళ్ళు పులస వేసి పెట్టారని పోనీ లేండి మీరెప్పుడు కొంటారు కాబట్టి ఒక ఐదు వేలు చేసుకోండి మీకు కాబట్టి మరి అంతకన్నా తగ్గదు ఇంక అయ్యబాబోయి ఇంకేమన్నా ఉందా ఈ పీతలు ఇవి గుడ్డు పీతలంటారమ్మా ఇక్కడ మనకి బాగా పడతాయి ఇవి నాలుగు మీకు మూడు వందలు అవునమ్మ సరే అయితే ఇవి పెద్దవి కదా సరే అయితే ఇవి చూడండి మీకు పదిహేను ఉంటాయి పదిహేనంటే అందరూ ఒకసారే తినేస్తారా ఏంటి కాదు కదా బాగుంటాయి ఈ పదిహేను తీసుకోండి మీరు సరే అయితే ఎన్ని కావాలి చెప్పూ ఇచ్చేస్తాను ఉంటుందమ్మా ఉంటుంది

చేసిస్తానమ్మా మరి అదేది అలాగేనమ్మా అదేంటి చెయ్యడానికేం అక్కరలేదు నేనేమి తీసుకోను కూడాను చేసి ఇచ్చేస్తాను మీకు మరి ఈ రొయ్యలు ఫ్రెష్గా ఉన్నాయి పయిగా పెద్దవి టైగర్ రోయ్యలంటారు ఇప్పుడే పడ్డాయి

అది కాదమ్మా మరి ఇన్ని వండుతున్నారు పచ్చి రొయ్యలు లేకపోతే బాగుంటుందా ఏంటీ కొంచెం ఒక వంద రుపాయలవి అయినా తీసుకోండి ఒక కూరలాగా అవుతుంది కదా బాగుంటుంది పోనీ ఒక మూడు వందలవి తీసుకోండమ్మా బాగుంటుంది కదా

అది కాదమ్మా ఇన్ని కూరలు వండుతున్నప్పుడూ ఇపుడు పచ్చి రొయ్యలు లేవంటే బాగుండదు కదా

అలాగేనమ్మ చేస్తాను ఎంతమ్మా మీరలా కూర్చొనీ మొబైల్ చూసుకుంటు ఉండండి ఒక గంటలో అన్నీ చే ఒక గంట కూడా కాదు అరగంటలో అన్నీ చేసిచ్చేస్తాను అలాగే అమ్మా అలాగే వెళ్ళి రండి మీరు వెళ్ళి రండి అలాగేనమ్మా అలాగే వెళ్ళి రండి మీరు వెళ్ళి రండి నేను చేస్తాను సరే